మత విశ్వాసాలు సాంప్రదాయాల గురించి నేను నా పిల్లలకి ఖచ్చితంగా బోధిస్తాను ఎలా బోధిస్తానంటే కథలు చెప్పి ప్రత్యక్ష చేసిన్ ప్రతిజ్ఞలు చెయ్యించే విధానం సహనంతో సమాధానం అనుబంధం క్రియ అనుబంధం చె గురించి చెప్పడం స్వత్తనారణ స్వతంత్రమిచ్చి అలా అలా ఇచ్చి చెప్తాను ఖచ్చితంగా మత విశ్వాసాలు సాంప్రదాయాల గురించి చెప్పడం అనేది మంచి ఒక చాలా మంచి ఒక లక్షణం అలా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి సాంప్రదాయాల గురించి మత విశ్వాసాల గురించి మనకి మత విశ్వాసాలు అంటే రిలీ మత భేదాలు ఉండకూడదు అని చెప్పాలి పిల్లలకి నేర్పించడం అనేది ఖచ్చితంగా అవసరం అది మనం మన మత విశ్వాసాల గురించి కథలు గొప్ప చిత్రాల ద్వారా చెప్పడం అనేది చెప్తాను నేను చిత్రాలు చూపించి కథలు చెప్పి అలా చూపిస్తాను ఖచ్చితంగా వాళ్ళని ఆచరణలో ఉంచుతాను మనం చేస్తూ వాళ్ళని ఆచరణ చెయ్యిస్తాను నేను చెయ్యడం వల్ల నా పిల్లలు కూడా నన్ను సా పాటిస్తారు స్వతంత్రం ఇచ్చి వాళ్ళకి అర్థం చేసుకునే అనుభవం ఇచ్చి అనుభవం కోసం అవకాశం ఇస్తాను వాళ్ళకి స్వతంత్రంగా ఇచ్చి వాళ్ళని అనుభవించనిచ్చి సంప్రదాయాల గురించి చెప్తాను ఒక ఎగ్జా ఒక ఉదాహరణకి చెప్పాలంటే వినాయక చవితి వచ్చినప్పుడు పిల్లలకు వినాయకును గురించి చెప్పి కలిసి పూజ చెయ్యిస్తూ ప్రసాదం తయారు తయారు చెయ్యించడం పిల్లలు అనుభవాన్ని స్నేహ స్నేహ తత్వంతో నేర్చుకుంటారు అలా సాంప్రదాయాల గురించి మతాల గురించి నేను నా పిల్లలకి నేర్పిస్తాను అలా నేను ఖచ్చితంగా అన్ని మత బేదాలు ఏమి లేకుండా వేరే ఏమి లేకుండా అందరం ఒకటే అందరూ ముస్లిం హిందూ క్రిస్టియన్ అలా ఏమి లేకుండా నేను అన్న వాళ్ళకి చెప్తాను అందరం ఒకటే మాట ఏదైనా మంచి ప్ర ప్రవర్తనలు దయ సహాయం లాంటి మంచి మంచి విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి మత భేదాలు సంప్రదాయాల గురించి నేర్పిస్తాను